చెప్పండి ఎవరు కావాలి ఏ క్లాస్ అండి ఆ అబ్బాయి చెప్పండి చెప్పండి మా క్లాసే ఉన్నాడు రమేష్

అదే అండి మీరు మీ అబ్బాయిని ఒక్కసారి ఉండండి మీ అబ్బాయి డైరీ చూశారాండి క్లాస్ డైరీ దాంట్లో మీకు డైలీ మీకు అప్డేట్ ఇస్తున్నాను అంటే వచ్చే వారం రోజుల్లో మీ అబ్బాయికి రెండో యూనిట్ ఉందండి మరి ప్రాబ్లమే కదండి మరి వచ్చే హాఫ్ యియర్లీ క్వాటర్లీలో మీ అబాయికి మార్కులు తక్కువ వస్తాయి అందరికి అందరికీ ఒకేసారి పెడతామండి ఒక్కొక్కళ్ళకి ఒక్కోసారి అలాగ పెట్టలేను మీరు ఇప్పుడు వారం రోజులు అంటున్నారు ఐదు రోజులు అంటున్నారు ఇక్కడ నుంచి మీరు ఐదు రోజులు తీసుకెళ్ళిపోతే వాడు తరువాత ఎగ్జామ్స్ టైముకి కరెక్టుగా ఎగ్జామ్ రోజు వస్తాడు ఏమి రాయడు బ్లాంక్ పేపర్ ఇస్తాడు మాకు మేము మార్కులు వెయ్యాలా వద్దా అండి సరేనండి మీరు తీసుకెళ్దామని అలాగైతే నిర్ణయించుకున్నారు కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే వచ్చే మీరు ఎలాగా తీసుకెళ్తారన్నారు కాబట్టి అక్కడ మీరు చదువుకుని చదివించుకునే బాధ్యత మీది ఎగ్జామ్స్లో మాత్రం అబ్బాయికి మళ్ళీ రెండో సారి పెట్టే అవకాశం ఉండదు ఉన్న రేపు ఎప్పుడైతే సిలబస్ టైమ్టేబుల్ ఇచ్చానో ఎగ్జామ్ టైమ్టేబులు ఆ టైమ్టేబులకే జరుగుతుంది ఆ రోజున మీరు అబ్బాయిని తీసుకొచ్చి చదివి ఇంటిదగ్గర చదివించుకునే బాధ్యత మీది పెళ్ళిలో చదివించుకుంటారో ఇంటికి వచ్చాక రాత్రులు కూర్చోపెట్టి చదివిస్తారో మీ ఇష్టం మరి ఎగ్జామ్స్ టైమ్కి మాత్రం మీ అబ్బాయి మంచిగా రాసేలా చూసుకోండి మరి ఇవ్వాలండి ఇవ్వాలి లెటరు ఇవ్వండి లెటరు మీ అడ్రెస్సు డేట్ వేసారు కదండి డేట్ ఎప్పడినుంచి ఎప్పుడు వెళుతున్నారో ఎన్నిరోజులు వెళుతున్నారో ఆ రోజులు డేట్ వెయ్యాలి కింద మీ అబ్బాయి సంతకము మీ అబ్బాయి సంతకము కింద మీ సంతకము కూడా ఉండాలి

అదేనండి నేను సంతకం పెట్టి ఇస్తాను ఈ లెటరు ఈ లెటరు తీసుకెళ్ళి ఆయనికి ఆయన ఆఫీసులో ఇస్తే సరిపోతుంది లేదండి మీ అబ్బాయి క్లాస్ టీచర్ నేనే నాకు చెప్పారు కాబట్టి నే ఈ లెటరు తీసుకెళ్ళి మీరు ప్రిసిపాల్కి కూడా ఒకసారి చూపిస్తే సరిపోతుంది మరి ఎగ్జామ్స్ టిమ్కి మాత్రం మీ అబ్బాయిని తీసురండి సరే అండి వెళ్ళండి